ఈ యొక పదవీ విరమణ చేసిన వారికి వృద్ధులకు టెక్నాలజీ టీవీ ఇంటర్నెట్ అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఎలాగంటే ఇది వారిని కనెక్షన్ చేయడానికి వినోదం పొందడానికి మరియు కొత్త విషయాలను ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే టెక్నాలజీ అంటే టెక్నాలజీ పదవీ విరామణ చేసిన వారికి మరియు వృద్ధులకు అనే ఇంకా కొంతమంది ఇతరులతో కలిసి కనెక్షన్ అవ్వడానికి ఒక మార్గంగా అందిస్తుంది అలాగే వారి కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడ్డానికి ఈ యొక సోషల్ మీడియా ల్లో అలాగే సంఘాలలో చేరడానికి మరియు అలాగే ఇంకా ఆన్లైన్ లో కొత్త కొత్త స్నేహితులను కనుగోలు చేయడానికి ఇంటర్నెట్ లో ఉపయోగించవచ్చు ఇకపోతే ఏంటంటే వినోదానికి సంబంధించి అంటే టెక్నాలజీ పదవీ విరామణ చేసిన వారికి మరియు అలాగే వృద్ధులకు వినోదం అనేది చాలా ముఖ్యం ఈ వినోదం పొందడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది వారు టీవీ చూడవచ్చు ఆన్లైన్ లో చదవవచ్చు మరి అలాగే ఇంకాను ఆన్లైన్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అలాగే ఇంకా ఎటువంటి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా ఉన్నాయి ఏంటంటే టెక్నాలజీ పదవి విరామణ చేసిన వారికి మరియు వృద్ధులకు కొత్త విషయాలను చేర్చుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది వారు ఆన్లైన్ లో కొన్ని కోర్సులు కూడా తీసుకోవచ్చు వీడియోలు యూట్యూబ్ లల్లో చూసి అలాగే ఆన్లైన్ పుస్తకాలు చదవడం ఇటువంటి చేసి వాళ్ళు కొన్ని కొత్త విషయాలను ఖాళీ సమయమే కాబట్టి కొన్ని కొత్త కొత్త విషయాలను వారు తెలుసుకోవచ్చు ఇకపోతే వారు వారు టెక్నాలజీ ని ఉపయోగించి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఎలాగంటే రోగ నిర్ధారణ మరియు అలాగే ఏంటంటే చికిత్స ఈ ఇంట్లో చేసుకుని కొన్ని కొన్ని చిన్న చిన్న చికిత్సలు టెక్నాలజీ ఉపయోగించి పదవి ఈ యొక విరమణ తీసినవారు వీళ్ళు ఏంటంటే తమ ఆరోగ్యాన్ని మరియు చాలా మెరుగుపరచుకోవడానికి సహాయపడేలాంటివంటి సమాచారాన్ని అనేటువంటిది వీళ్ళు గ్రహించుకొని చేర్చుకోవచ్చు అలాగే కొంత టెక్నాలజీ ని ఉపయోగించి వీళ్ళు ఈ యొక ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఈ యొక ఇంటి వైద్యాలు కూడా వీళ్ళు యూట్యూబ్ ఇంటర్నెట్ ద్వారా కూడా వీళ్ళు చూసి నేర్చుకొని వారి జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవచ్చు వృద్ధుల వృద్ధులు అయినంత మాత్రాన పదవి విరమణ అయినంత మాత్రాన వారు అక్కడే ఆగిపోకుండా వారి యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకునే విధంగా ఈ యొక టెక్నాలజీ అనేది ఈ ఇంటర్నెట్ టీవీల ద్వారా చాలా ఉపయోగపడి ప్రయోజనాలు అనేది ప్రయోజనకరంగా ఉంటుంది